నా పేరు సుజి నేను చాల రోజులనుంచి ఒక స్మార్ట్ ఫోన్ కొనాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాను మనం సైట్లో విజిట్ చేసినప్పుడు ప్లిఫ్కార్ట్లో ఎమెజాన్లో మొత్తం అన్నీ ఫస్ట్ సర్చ్ చేశాను నాకు ప్లిఫ్కార్ట్లో కొంచెం సేల్లో ఉండడం వల్ల నాకు నచ్చిన ఫోన్ ఆర్డర్ పెట్టాను అంటే సాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా నాకు చాలా బాగా ఇష్టం ఆ మొబైల్ చాలా రోజులనుంచి అసలు దాని గురించి వెతుకని రోజంటూ లేదు ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా దాని గురించే బాగా స వెతికి వెతికి దాని గురించి మొత్తం యూట్యూబ్ అంతా చూసి దాని గురించి వున్న వీడియోస్ అన్నీ సర్చ్ చేసి ఓకే ఇదే మనకి చాలా ఇష్టమైన మొబైల్ అని ఆర్డర్ పెట్టాను ప్లిఫ్కార్ట్లో మొబైల్ వచ్చింది మొబైల్ వచ్చి కూడా ఒక వన్ వీక్ అయ్యింది అన్నమాట కేమెరా క్వాలిటీ చాలా బాగుంది అసలు పిక్స్ తీస్తే చాలా బాగుంది అసలు మా బాబు వాళ్ళ మా హస్బెండ్కి అంతా కూడా ఈ మొబైల్ చాలా బాగా నచ్చింది ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది నేను ఒక రోజుకి ఒక్క ఒక్క సారి అంత మరీ ఎక్కువ యూస్ చేస్తే ఒక రెండు సార్లు పెట్టుకుంటాను అన్నమాట చాలా బాగుంది అయితే కేమెరా క్వాలిటీ కానీ ఆ డిస్ప్లే బాగా స్మూత్నెస్ బాగుంది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది ఏం యూస్ చేసిన ఫోన్ హీట్ అవ్వట్లేదు నేను దీనిగురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను పాస్ట్ యూస్ చేసిన మొబైల్ వచ్చేసి హీటింగ్ ప్రాబ్లెమ్ ఉండేది ఛార్జింగ్ పెట్టినప్పుడు హీటింగ్ ప్రాబ్లెమ్ వచ్చేది కానీ ఇది చాలా బాగుంది హీటింగ్ ప్రాబ్లెమ్ అంత ఏం లేదు గేమింగ్కి అయితే చాలా చాలా బాగుంది నాకు చా గేమ్స్ అంటే చాలా ఇష్టము గేమ్స్ తరుచుగా ఆడుతుంటాను గేమ్కి చాలా స్మూత్గావుంది యూసేజ్ కూడా బాగుంది అసలు ఛార్జింగ్ బ్యాటరీ కెపాసిటీ బాగుంది చాలా బాగా వస్తుంది సాంగ్స్ సౌండ్ క్లారిటీ అయితే ఇంకా ఇంక చెప్పాలి అంటే చాలా చాలా బాగుంది కంపేర్డ్ నా పాత మొబైల్కి పా పోల్చుకుంటే ఈ మొబైల్ చాలా బాగుంది మళ్ళీ ఇంకా ఏం వున్నాయి ఇప్పుడు కేమెరా మెయిన్ అందరికి కావాల్సిందే నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ బాగుంది యూస్ చేయడానికి చాలా బాగుంది సాంగ్స్ వినడానికి హెడ్ఫోన్స్ అవి యూస్ చేసుకుంటే ఇంకా సౌండ్ క్లారిటీ అయితే అంత బాగుంది నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ప్రాబ్లెమ్ వచ్చేది ఏమిటంటే మెమరీ యూసేజ్ మెమరీ యూసేజ్ దీంట్లో చాలా బాగుంది ఇంకా లుక్ లుక్ వైజ్ వస్తే ఫోన్ చూడడానికి అంత బాగుంది యూజ్ చేస్తుంటే చాలా స్మూత్గా నెక్స్ట్ క్యారీ క్యారీ ఫ్రీగా ఉంది చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కొన్నందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను మా హస్బండ్ అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి మొబైల్ కొన్నావు అని చెప్పి నన్ను బాగా మెచ్చుకున్నారు అంటే ఇప్పుడూ ఈ ఫోన్కీ నా రేటింగ్ వచ్చేసీ ఐదుకి ఫైవ్కి ఐదుకి నాలుగు పాయింట్ ఐదు ఎందుకంటే నేను ఫైవ్ ఎందుకు తగ్గించానంటే మొబైల్ కొంచెం హెవీ అనిపిస్తుంది నాకు అంటే కొంచెం స్లిప్పీగా ఉంది జారిపోతుంది అన్నమాట జారిపోతుంది సో మొత్తం నా రెస్పాన్స్ ఏమిటంటే ఫైవ్ ఐదు రేటింగ్లకి వచ్చి నాలుగు పాయింట్ ఐదు